మెదక్లో ముఖ్యమైన ప్రయాణ సౌకర్యం అంటే బస్సు మార్గం విమాన మార్గం అస్సలు మెదక్లో లేదు ట్రైన్లు కూడా అంతంత మాత్రమే సో ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్లు బస్సులో వెళ్లడానికి బ బస్లో వెళ్లడానికి సౌకర్యంగా ఉంటుంది అదేవిధంగా వాళ్ళ సొంత వాహనాలు అదే బైక్లు కాని కార్లు కాని కూడా మెదక్ ప్రజలు బాగా యూస్ వాడుతారు అది ఎలాగ అంటే ఇప్పుడు మె మేమున్న ఊరికి మెదక్ జిల్లాలో మేమున్న ఊరికి హైదరాబాద్ నుంచి మంచిర్యాల వారకి కలిసే రాజీవ్ రహదారి ఉంటుంది సో ఈ దారిలో దారి పొడుగునా ఎ ఎప్పుడైనా సరే బస్సులు అనేవి చాలా ఉంటాయి ఎలా అంటే హైదరాబాద్ నుంచి మంచిర్యాల వెళ్ళే బస్సులు కాని అవి ఎక్స్ప్రెస్ బస్సులు కాని లగ్జరీ బస్సులు కాని అవైతే ఉండటం అయితే జరుగుతుంది అదేవిధంగా మా ఊరు నుండి హైదరాబాద్కి కూడా డై బస్సెస్ అయితే ఉంటాయి అదేవిధంగా మా ఊరి నుండి కరీంనగర్ వైపు కూడా బస్సులు అయితే ఉండటం జరుగుతుంది